హలో చెప్పండి ఎవరు చెప్పండి మీకు నేను ఏ విధంగా సహ యపడగలను చెప్పండి మీరు ఏ టైంకి చేసుకున్నారు ఎందుకండి ఇప్పుడు మీరు ఏమి చేద్దాం అనుకుంటున్నారు మీరు ఎన్ని టికెట్స్ బుక్ చేసారండి ఎంత అమౌంట్ ఏసీయా నాన్ ఏసీయా ఓకే నేను ఒక ప్రోసెస్ చెప్తాను మీరు వినండి మీ మొబైల్లో వేర్ ఈజ్ ట్రైన్ అని యాప్ ఎక్కించుకోండి ఫస్ట్ చేసారా ట్రైన్ నేమ్ కొట్టండి ఫస్ట్ తర్వాత మీ టికెట్ డిటైల్స్ అన్నీ పెట్టండి ఏ టైము డేట్ అన్నీపెట్టండి ఆ యాప్లో ప్రొసీడా క్యాన్సిలా అని ఉంటుంది చూసారా మీరు క్యాన్సిల్ చేయండి క్రిందన క్యాన్సిల్ చేసినప్పుడు రీసన్స్ ఉంటాయి మీకు ఏది అనుకూలంగా ఉంటే అది పెట్టండి క్రింద మీరు బ్యాంకు డీటైల్స్ పెట్టండి కెన్ ఐ రీఫండ్ మై మనీ అని పెట్టారా బ్యాంకు డీటైల్స్ కూడా ఇవ్వండి అకౌంట్ నెంబర్ ఐఎఫ్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సీ కోడ్ నెంబర్ కూడా పెట్టండి సబ్మిట్ చేయండి మొత్తం టోటల్ అమౌంట్ ఎంత అండి ట్వల్వ్ థౌసండ్ అండి మీకు టెన్ థౌసండ్ వస్తుంది అండి మీకు చార్జెస్ కట్ అవుతాయి అండి మీ వల్ల ఒక ప్యాసెంజర్ వేటింగ్లో ఉన్నారు సో దానివల్ల మీకు ఛార్జెస్ కట్ అవడం వల్ల అమౌంట్ తక్కువ వస్తుంది కావాలంటే మీరు డేట్ మార్చుకోండి ఓకే అండి ఒక టూ డేస్లో ఒక టూ డేస్లో మీ అకౌంట్లో మనీ పడుతుంది అండి థ్యాంక్ యూ అండి